స్పీక్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ స్వీట్ లడ్డు జిలేబీ జాంగ్రీ మైసూర్పాక్ మడతకాజా రసగుల్లా గులాబ్జామ్ జాంగ్రీ పూతరేకులు కోవా పాయసం బొబ్బట్లు క్యారెట్ హల్వా మోతీచూర్ బూంది లడ్డు